ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఎందుకనగా ఈ వ్యవసాయం మొదటి నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది నాట్లు వేసినప్పటి నుంచి కూడా అంతా పెట్టుబడితో జరుగుతుంది ఈ తరువాత ఈ పురుగుల మందులని అవి అని ఇవి అని విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి ఇది కూడా గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు రైతులను ఆదుకుంటే చాలా బాగుంటుంది తరువాత వీళ్ళు వచ్చే పంట కూడా సరైన గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు మనం రైసు బస్తా పదిహేను వందలు అయితే పదిహేను వందలకే అమ్ముతున్నారు ఇరవై ఐదు కేజీలు రైసు బ్యాగ్ కానీ అదే ఒక ధాన్యం కొనుగోలు చేయాలి అంటే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే చాలా తక్కువ ఇస్తున్నారు అందుకోసమని ప్రభుత్వం ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి తప్ప ప్రజలు ఏమి చేయలేరు చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఏర్పడుతున్నాయి చాలా ఆటంకాలు కలుగుతున్నాయి దీనికి ఎదుర్కోవాలి అంటే రైతులని గవర్నమెంటే సరైన మార్గంలో పెట్టి అతని తాలూకా ఆదాయాన్ని విస్తరించాలి తప్ప ప్రజలు ఇంకేం చేయలేరు ఇది నేను చెప్పుకొనుచున్నాను థ్యాంక్ యు